బ్యాంకింగ్లో వచ్చిన మార్పులు సర్దుబాటు చేయడం నాకెంత కష్టమైందంటే నాకసలు కష్టమేమవ్వలేదు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి మనకి ఏదైనా చదివితే ఏదైనా చూస్తే మనం పట్టేస్తాం అంటే అది ఎట్లా చెయ్యాలి ఎట్లుండాలి ఏది నొక్కాలి ఏది క్లిక్ చేస్తే ఏదొస్తుందనేది మనక్కొంచెము ఐడియా ఉంటుంది దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది అందుకని నాకైతే ఎట్లాంటి కష్టమైతే అనిపియ్యలేదు అండ్ యూస్ చేయడం కూడా మంచిగానే ఉంది ఇన్ఫ్యాక్ట్ పేమెంట్స్ కూడా ఈజీగా అవ్వడము ఫాస్ట్గా అవ్వడము ఇంకోటి ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అని చెప్పట్లేదు బట్ నార్మల్గా అయితే ఏదైనా పేమెంట్ ఉన్నా కూడా మనం బ్యాంకెళ్ళి బ్యాంకులో విత్డ్రానో డిపాజిట్ స్లిప్ తీసుకోని దాంట్లో ఫిలప్ చేయడము క్యాషియర్ దగ్గరకెళ్ళడము మ్యానేజర్ దగ్గరికెళ్ళడము ఇట్లాంటి ప్రాసెస్ కన్నా ఏదో ఒక చిన్న టైం డ్యూరేషన్ అనమాట దీనికెక్కువ టైం పట్టదు అండ్ ఇంకోటేంటంటే ఈ టైంలో మనం చాలా పనులు చేసెయ్యొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకెళ్ళి చేసే అంత టైంలా ఆ గంటా రెండు గంటల టైంలో మనం చాలా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అండ్ మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది సో అట్లాంటి టైంలో మనము ఇట్లాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గానీ ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ గానీ రావడం చాలా బెనిఫిటే అని నేను చెప్తాను అండ్ ఇంకోటేంటంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఆన్లైన్లో మన బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడం వల్ల యాపులల్లో మనకి మన సమాచారం అనేది మన ఇన్ఫర్మేషన్ ఇదంతా కొంచెం సెక్యూర్డ్గానే ఉంటదనమాట వాళ్ళ దగ్గర మనకి మనదేం వాళ్ళేం మనకి బయట పెట్టడాలు గానీ లేదంటే వేరే వాళ్ళకి మన పిన్కోడ్ పిన్ను చెప్పడము అట్లాంటిదైతే ఏముండవు మన మన యకౌంటే మనకి చాలా సెక్యూర్గుంటుంది కానీ కొంతమంది ఎట్లా అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీని వల్ల అడ్వాంటేజెస్ ఎన్నుంటాయో డిసడ్వాంటేజెస్ కూడా ఖచ్చితంగా అన్నే ఉంటాయి ఓ ఏంటంటే చదువుకోని వాళ్ళు లేదా కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా యాప్ నాలెడ్జ్ గానీ ఎక్కువగా ఫోన్ నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటిది లేని వాళ్ళు ఎట్లా అంటే కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఏంటంటే సాంకేతిక సమస్యలు కారణంగా కొంచెం ఖాతాదారులు అదె అదే కస్టమర్సు కొంచెం ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు ఏం ఏంటంటే కొంచెం నేర్చుకోవడం వల్ల నేర్చుకోవడంలో అనమాట వాళ్ళకి ఫోన్ చక్కగా యూస్ చేయకపోవడం గానీ ఆ యాప్ ఎట్లా యూస్ చేయాలో తెలియకపోవడం గానీ ఏది నొక్కితే ఏది పోతుందో ఏది క్లిక్ చేస్తే ఏది ఓపెన్ అవుతుందో డబ్బులన్నా డబ్బులు పోతాయా ఏంటి అన్నట్టు కొంచెం ఎవరికైనా భయం ఉంటుంది బట్ వాళ్ళని కొంచెం నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ భయం అవుతుంది అనేది నా ఇంటెన్షన్ ఇంకోటేంటంటే చాలావరకైతే ఎక్కువ మంది ఇష్టపడరు ఈ ఆన్లైన్ సేవలు యూస్ చేసుకోవడము ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ గానీ ఈ యకౌంట్లలో మెయింటైన్ చేసుడు ఈ యాప్లలోకెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడాలు ఇవన్నీ కొంచెంమందికి ఇది నచ్చదు అండ్ నమ్మకముండదు ఏంటంటే బ్యాంకెళ్ళి బ్యాంకు రిసిప్ట్ గానీ బ్యాంక్ డిపాజిట్లు విత్డ్రాలు ఈ పేపర్లు తీసుకొని సంతకాలు పెట్టి ఇవే చాలా మందికి ఇష్టం అట్లా కొంత కొంచెం యాప్ల యాప్ల మీద నమ్మకం లేకపోవడం వల్ల గానీ ఇట్ల కొంచెం కూడా కొంతమందిక్కూడా కొంచెం డిసడ్వాన్టెజసే కొంతమందిక్కూడా నచ్చదు ఇట్లాంటిది ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ని నమ్మడము ఇంకోటేంటంటే దీనివల్ల ఇబ్బందులు అంటే నేను ఫేస్ చేసినయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాను ఖచ్చితంగా అందరూ ఫేస్ చేస్తారు ఏంటంటే నెట్వర్క్ సమస్యలనమాట ఒకవేళ నేనేదైనా ఊరికెళ్ళినను లేదంటే ఎటన్నా కొంచెం ఒక హండ్రెడ్ అట్ కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయినాను వరంగల్ నుంచి అంటే మాత్రం కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి నేనుండేది సిటీలో సెంట్రల్ సిటీలో కాబట్టి నాకు కొంచెం మంచిగానే ఉంటుంది ఇక్కడ నా ఊర్లో అయితే నాకు బాగానే ఉంటుంది బట్ కొంచెం దూరం వెళ్ళిపోయినానంటే మాత్రం క్యాష్ హ్యాండిల్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లమవుతుంది నెట్వర్క్ ఉండకపోవడం వల్ల ఇంకొకటేంటంటే సైబర్ దాడులనమాట ఒకవేళ నా అకౌంట్ గిట్ల ఏమన్నా హ్యాక్ అవుతుందా మనకి అది కూడా ఒక డౌట్ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యన హ్యాకర్స్ చాలా అయిపోయినారు అట్లాంటి వల్ల సై సైబర్ దాడుల వల్ల ఏమన్నా నా అకౌంట్ ఏమన్నా హ్యాక్ అయిపోతుందా లేకపోతే ఎవడన్నా హ్యాక్ చేసేస్తాడా నా అకౌంట్ని అనేది కూడా కొంచెం భయమైతది టెక్నికల్ గ్లిచ్చెస్ కూడా ఉంటూ ఉంటాయి ఒక్కోసారి ఏమంటారు మన బ్యాంకులు కొంచెం టెక్ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి బ్యాంకులో అవ్వడం వల్ల మనకి కొంచెం బ్యాలెన్స్ చూపీకపోవడం గానీ లేకపోతే మన ట్రాన్సాక్షన్స్ అవ్వకపోవడం వల్ల గానీ అట్లాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితూనే ఉంటాయి కస్టమర్ సపోర్టోళ్ళు ఇబ్బందులు కూడా ఆ కస్టమర్ సపోర్ట్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు సరిగా అసలు రెస్పాండ్ కూడా అవ్వరు ఇది నొక్కండి అది నొక్కండి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఆ కాన్వర్జేషనే ఎక్కువైపోతది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేనయితే కొంచెం వాళ్ళు చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్తాను బట్ ఒకవేళ ఫోన్ నాలెడ్జ్ లేని వాళ్ళు డబ్బులు కట్ అయినాయనే లేదంటే ఏదన్నా ఏదన్నా ప్రాబ్లం వల్లనో కాల్ చేస్తే వాళ్ళకెంత విసుగు రావాలి వాళ్ళు ఒకటి ఎక్కువ డబ్బులు కట్ అయినాయానో లేదా చూపించట్లేదనో కొంచెమొక ఒక ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అట్లాంటప్పుడు మీరది నొక్కండి అది నొక్కండి నాకైతే కస్టమర్ కేర్లో ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని అస్సలనిపియ్యదు నేను ఖచ్చితంగా బ్యాంకే వ్ర్ళ్ళి మళ్ళీ సాల్వ్ చేసుకుంటా ఎంత బ్యాంకింగు ఎంత నెట్వర్క్ ఎంత ఆన్లైన్లో మనం ట్రాన్సాక్షన్ చేసినా కూడా బ్యాంక్నే నమ్మడం బెటర్ అని నేననుకుంటాను బట్ కొన్ని కొన్ని టైమ్స్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా బెటరే ఎందుకంటే మనం ఊరికే బ్యాంకెళ్ళి డబ్బులు తెచ్చుకోడం ఊరికే బ్యాంకెళ్ళి ఎయ్యడము అట్లాంటివి చేయలేం కాబట్టి కొన్ని కొన్ని సిటువేషన్లో అయితే బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ బెటరే ఇదీ బెటరే నేనైతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను నేను చెప్పినాను ఆల్రెడీ సో అది